అతి పెద్ద బలాలు బలహీనతలు అంటే నేను సెల్ఫీలు అంటే నాలో నా పైన నమ్మకాన్ని ఎక్కువ పెట్టుకుంటాను బాగా ఎవరైనా నన్ను నువ్వు అది చేయలేవు చేయలేవు అనేసి నన్ను వెనక్కి నెట్టినా సరే నన్ను నేను మళ్ళీ బలపరుచుకుని నువ్వు చేయగలవు ఎందుకు చేయలేవు మనిషికి అనేక బలాలు ఉంటాయి అది నువ్వు చేయలేవు అంటే అని నువ్వు ఎందుకు చేయలేవు అసలు మనం బలాన్ని నమ్ముకుంటే మనం ఏదైనా చేయగలం అంతేకాకుండా ఇన్స్టెంట్ ఒకేలా నేర్చుకోవాలనే ఆశ అది నాలో ఉండే బలం అంతేకాకుండా ఎవరైనా నేను చేయగలనని నమ్ముతాను నేను అది చెయ్యి కాకపోయినా సరే ఫస్ట్ ఆ వర్క్ నేర్చుకొని అయినా నన్ను నేను చేయగలను నమ్మకం నాకు ఉంటుంది అదే బలహీనత అంటే నమ్మకం ఎక్కువ ఎదుటివారి మీద నమ్మకం పెట్టేసుకుంటాను అంటే వాళ్ళ నాకు తెలిసిన తెలియకపోయిన తొందరగా నమ్ముతాను అది ఒక్కటి ఎదుట ఎవరైనా సహాయం కొరకు ఎవరైనా నన్ను అడిగితే నేను అవునని అనేస్తాను తప్పితే కాదని అనలేను ఎక్కువ ఎవరిని కూడా వ్యతిరేకించి చూడను అట్టు విధంగానే చూసుకుంటున్న అంతే కాకుండా ఎవరైనా సరే నన్ను గమ్మునే వేళాకోళాలు అవి చేసిన నేను గమ్మునే సింపుల్గా ఉంటాను అండి మనలో మనకి ఎందుకులే గొడవలు మళ్ళీ అందరం కలిసే ఉండాలి కదా అలా అన్నట్టుగా నేను ఉంటాను అంతే తప్పితే వీడు నన్ను ఏదో అనేసాడు అన్నట్టుగా వెళ్ళి కోపంగా వెళ్ళి గొడవలు పెట్టుకోవడం అలాంటివి గొడవలు కూడా దూరంగా ఉంటాను అంతే కాకుండా తల్లిదండ్రులకు గౌరవిస్తూ ఉంటాను అంతేకాకుండా పెద్దలను గౌరవిస్తాను నాతోటి తోబుట్టువులతో వారితో కూడా సరదాగా ఉంటాను ఇంకా నా ఫ్రెండ్స్ని కూడా చాలా సిల్లీగా ఉంటాను వాళ్ళతో పాటు అందరితోటే కలిసిపోయే స్వభావం నాది ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోవడం ఇంకా నాకు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారిని కన్వీన్స్ చేయడానికి చూస్తాను తప్పితే వారికి ఎదురు తిరగడం అటువంటివి నేను అయితే చేయను ఇంకా చాలా వాటిలో కూడా నన్ను నేను బలపరచుకుంటాను అన్నమాట నాకు సెల్ఫ్ బిలీవ్నెస్ అనేది చాలా ఎక్కువ అన్నమాట